పట్టణమా పల్లెటూరా అనేది కాకుండా ఆరోగ్య కోసం ఎవరైనా మన క్రమ పద్ధతిలో మనం పాటించే విధానాన్ని బట్టి మన సంరక్షణ అనేది ఉంటుంది అంతేకాకుండా పల్లెటూరులోని ఆయా ప్రాంతాల్లో పండించిన ఫలములు కాని కూరగాయలు కాని వాటి యొక్క తాజాతనాన్ని బట్టి మనము వెంటనే స్వీకరించడం వలన వాటి యొక్క పోషక విలువలు అనేవి మనకి అందుతాయి అంతేకాకుండా పట్టణంలోని ఇక్కడ నుంచి పల్లెటూరు నుంచి పట్నము చేరే సమయంలోని వాటి తాజా సహజ గుణాన్ని కోల్పోతాయి తద్వారా ఉపయోగించే వ్యక్తులకు చేరేసరికి అవి తాజాగా ఉండకపోవడం వలన పోషకాలు అనేవి లేకపోవడం వలన చాలావరకు మనము వాటిల్ని స్వీకరించిన కూడా కొన్ని ఫలితాలు ఉండకపోవచ్చు అందువలన నేను మా ప్రాంతంలో ఉండే కూరగాయల్ని మాత్రమే తినడానికి కాని ఉపయోగించడానికి కాని ఫన్ ఫలములు కాని తాజాగా తినడానికి మాత్రమే నేను ఇష్టపడతాను